అవునాండి చెప్పండి కొంటామండి ఏమేం పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర అలాగేనండి మీరు అమ్మదలుచుకున్నారా ఇంకా ఏదైనా కొంటారా అండి పుస్తకాాలు మా దగ్గర మా దగ్గర అయితే ఇంగ్లీష్ ఉన్నాయి తెలుగు ఉన్నాయండి మీకు ఏది కావాలి అలాగే అండి మీ అడ్రెస్ అవి చెప్తారా మీ అడ్రస్ చెప్తే మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుని మీకు పంపిస్తామండి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అడ్రస్ని మేము మీకు పంపిస్తామండి ఆర్డర్ మీరు అమ్మదలుచుకున్న బుక్స్కి రేట్ ఎంత కావాలనుకుంటున్నారు సెకండ్ హ్యాండేనా అండి ట్వంటీ రూపీస్ అలాగే అండి ఈచ్ బుక్కు ట్వంటీ రూపీస్ హలో అలాగే అండి అయితే మరి